మహిళలు ఆటల్లో పాల్గొనడం జరిగింది చాలా ఆటల్లో పాల్గొంటారు కూడా ఎందుకంటే మనం అప్పుడూ చాలా అంటే చాలా ఆటలు చూస్తున్నాం షటిల్ కానీ క్రికెట్ కాని కబడ్డీ కానీ కోకో కానీ చాలా ఆటల్లో ఆడవాళ్లు రావడం జరిగింది రావడమే కాకుండా మగవాళ్ళుతో ఆడి కూడా చా గెలుస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో ఆడవాళ్లని ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి మగవాళ్ళతో ఆడవాళ్లు కూడా సమానమని చూస్తున్నారు కాబట్టి ఆటల్లో కూడా వాళ్లకి గట్టిగా పోటీ ఇవ్వడం జరుగుతుంది మగవాళ్ళే ఆడాల్సిన ఆటలే కాకుండా ఆడవాళ్లు చాలా అంటే చాలా ఆటలు కూడా ఆడడం జరిగింది ఎందుకు మనం ఇప్పుడు చూస్తున్నాం పీవి సింధు షటిల్ ఆడిన్నప్పుడు ఎంత బాగా ఆడింది తను కప్పు కూడా గెలుచుకుంది అందుకనే చాలా మంది ఆడవాళ్లు ఆటలు ఆడి గెలిచుకోవడం జరుగుతుంది బాక్సింగ్ కానీ క్రికెట్ కానీ ప్రతి అంటే ప్రతి ఆటలోని ఆడవాళ్లు పాటిస్పేట్ చేస్తున్నారు గెలుస్తున్నారు కూడా